హలో హలో హలో మురళిగారు మీరు బాగున్నారా

మేము బాగున్నాం నేను బాగున్నాను ఇపుడు అన్నం భోం చేసారా నేను భోం చేసిన ఏదో నాకు తెలిసింది సబ్జెక్టు చెప్పాను ఇపుడు మనకు ఆంధ్రాలో మూడు క్యాపిటల్స్ వైజాగ్ వచ్చి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అమరావతి లెజిస్లేటివ్ కర్నూలు కర్నూలు వచ్చి జ్యుడిషల్ ఇంకేం ఇంకేం కావాలండి అదే ఇపుడు తెలిసింది మాకు ఇది అది చెప్తున్న ఇంకేం కావాలి ఫ్రెండ్ మీకు ఓకే ఓకే బాగున్నాం